అవును ఎవరు

చెప్పండి ఐఫోన్ ఆ రియల్గా కొంటారా జోక్గా అడుగుతారా ఫోన్ చేసి ఇలానే రోజుకో ఇద్దరు ముగ్గురు చేశారు దానికని ఎవ్వరు షాప్కి రావట్లే అందుకోసమే అడుగుతున్న లేదు సార్ మీరయినా రోజుకొకడు చే రోజుకిద్దరు ముగ్గురు చేసి ఇబ్బంది పెడుతున్నారు అలానే ఇట్లా ప్రాంక్ కాల్ ఆ లేదంటే కొనే ఉద్దేశం ఉంటే అడగండి అంతే ఓకే ఏ ఏమో ఏ సిరీస్ కావాలి ఓకే యా ఒక్క రూపాయి ఆఫర్ ఉందండి సిక్స్టీన్ తౌజండ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రుపీస్ పడుతుండి డబ్బై వేలున్న ఫోన్ మీకు ఒక్క రూపాయి పడుతుంది అది మీ అదృష్టం సార్ కావాలంటే వన్ రూపీ ఉన్నది సార్

యా సార్ ఐదు వేలు కడితే మీకు ఇన్సూరెన్స్ ఉంటాయి సార్ టూ ఇయర్స్కొకసారి కట్టుకోవాలి సార్ ఐదు వేలు ఐదు వేలు కట్టుకుంటే మీకు టూ ఇయర్స్కు ఒకసారి ఇన్సూరెన్స్ ఫోను అంటే ఇంకెవన్నా గానీ నీళ్ళల్లో పడ్డా డిస్ప్లే పోయినా ఫ్రీగా వేసిస్తాం సార్ మొబైల్ పోతే ఐఎమ్ఈఐ నంబర్ తోటి ఈజీగా ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు ఇది ఐఫోన్ కాదు సార్ ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ బాగుంటుంది సార్ ఫోన్

పాయింటే మాకేం ఉండదు సార్ అది మీ బాధ్యతే కద సార్ ఫోన్ పొగట్టుకోను దాచిపెట్టుకున్నా గానీ మీది ఒక్కసారి ఆఫీస్లో ఆఫీస్ వదిలి బైటికెళ్తే అది ఇంకంతే సార్ ఇన్సూరెన్స్ కడితే మీకు డిస్ప్లే వేము వాటర్లా వా నీళ్ళల్లో పడ్డా ఇంకా బండి బండి ద ఫోన్ నుంచి వెళ్ళెక్కిన అట్లా ఇన్సూరెన్స్ అనేది మీ ఓ తె తెలియకుండా జరిగే పనుల కోసం ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ డిస్ప్లే పోయినా మేం ఫ్రీగా వేసిస్తాం అన్న అట్లా అయి అదేం లేదు సార్ మీ ఫోన్ ఈజీగా దొరుకుతుంది ఒకవేళ ఫోన్ పోతే ఐఎమ్ఈఐ ఐఎమ్ఈఐ నంబర్ తోటి ఈజీగా ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు ఒక్క రూపాయి ఆఫర్ ఉన్నది సార్ ఓకే ఓకే త్యాంక్ యూ